అదే అండీ మాకు టూ ప్లేట్స్ గోభి మంచురియా కావాలి టూ ప్లేట్స్ చికెన్ మంచూరియా త్రీ ప్లేట్స్ బిర్యానీ కావాలండీ అవునా అయితే నాకు గోభి మంచురియా కాన్సల్ చేసి చికెన్ మంచూరియానే పెట్టండి ఫైవ్ ప్లేట్స్ ఫైవ్ ప్లేట్స్ చికెన్ మంచురియా టూ ప్లేట్స్ బిర్యానీ పెట్టండి అలాగానే చికెన్ మంచురియాలో త్రీ ప్లేట్స్ స్పైసెస్ అనేది తగ్గించి వేయండి సరేనా అదే అండీ పిల్లలున్నారు దాని వల్ల ఆ మిగతా

బిర్యానీలో నార్మల్గానే వేయండి పర్లేదు సరే అండీ అదే అండీ రామ్నగర్ కాలనీ వల్లి స్ట్రీట్ డోర్ నెంబర్ వచ్చి సిక్స్ డాష్ సిక్స్ త్రీ సెవెన్ సార్ అదే అండీ మాకు వన్ థర్టీ లోపల పంపించేయండి ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉన్నారు మళ్ళీ ఇబ్బంది అవుతుందండీ నేను క్యాష్ ఆన్ డెలివరీ చేసేస్తానులేండి అదే డిస్కౌంట్ ఏం లేదా అండీ సరే అండీ సరే అండీ థ్యాంక్స్ అండీ వన్ థర్టీ లోపల పంపించేయండి సరే అండీ